హలో ట్రావెల్ ఏజెంటేనా అండి మీరు ఇలా నేను ఒక ట్రిప్ ఏదైనా వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను దానికి సంబంధించిన అంటే లాంగ్ డిస్టెన్సే వెళ్ళాలనుకుంటున్నాను మేడం ఒక మంచి ప్లాన్ ఇంకా డెస్టినేషన్ ఎంతుంటుంది అలాంటివి ఏమన్నా నాకు చెప్పగలరా నేను కాకినాడ నుంచి స్టార్ట్ అవుదామనుకుంటున్నాను మేడం అంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ మేడం అంటే హరిద్వార్ అలా కొంచెం వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నాను

ఒకవేళ హరిద్వార్ వెళ్ళాలంటే డెస్టినేషన్ ఎంతుంటుంది మేడం ఒకవేళ ఏం ప్లాన్స్ ఉన్నాయో ఒకసారి చెప్పగలరా లేదు మ్యామ్ నేను ఇంకా నా పార్ట్నర్ వెళ్ళాలనుకుంటున్నాము క్యాబ్ బుక్ చేయండి మేడం ఓకే మ్యామ్

ఓకే ఓకే మేడం మరి ఇప్పుడు హరిద్వార్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మేడం కానీ ట్రావెలింగే టూ డేసా మేడం ఓకే నైట్ ఎక్కడైనా స్టే ఉంటుందా మేడం ఓకే మేడం అక్కడికి వెళ్ళిన తరువాత కూడా చూసేందుకు ఒక ఫైవ్ డేస్ అలా చూడండి మ్యామ్ డెస్టినేషన్ అక్కడ తిరిగేందుకు

ఓకే మేడం కొంచెం త్వరగా చూడండి మేడం అంటే ఒక టూ డేస్లో బయల్దేరిపోతాము సరే మేడం